గుడ్ ఈవెనింగ్ సార్ నేను ఒక సూప్ ఆర్డర్ ఇవ్వాలని అనుకుంటున్నాను కానీ నేను ఉన్న ఏరియాకి మీ హోటల్ దగ్గరికి చాలా దూరం ఉంది కాకపోతే అది వేడిగా తాగాలని నేను అనుకుంటున్నాను అది వేడిగా కావాలి అని అంటే మీరు కవర్లలోనూ బాటిల్లోనూ పోస్తే కుదరదు కాబట్టి ఏదైనా ప్లాస్క్లోనో కెటిల్లోనో పోసి పంపిస్తే మాకు వేడిగా తాగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు దయ ఉంచి మాకు అది ప్లాస్క్లోనో కెటిల్లోనో పోసి ఆ పానీయాలని ఆ సూప్ సూప్ని తీసుకొచ్చి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఎందుకంటే ఎక్కువసేపు వేడిగా ఉంటుంది అందుకని మిమ్మల్ని కోరుతున్నాము కాబట్టి వేడిగా ఉండటానికి కావలసిన పాత్రలో పార్సిల్ చేసి మాకు పంపించవలసిందిగా కోరుతున్నాను